హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మన రెస్టారెంట్లో ఈ యాస్ ఏ చెఫ్గా నేను చేస్తున్న రెసిపీస్ కస్టమర్కి ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తున్నారు సార్ బాగున్నాయి అంటున్నరా బాలేవు అంటున్నరా ఓకే ఓకే థ్యాంక్యూ సార్ థ్యాంక్యూ ఓకే సార్ థ్యాంక్యూ సార్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ టు ఇంప్రూవ్ మై రెసిపీస్ ఓకే సార్ థ్యాంక్యూ ఓకే సార్ థ్యాంక్యూ సార్ థ్యాంక్యూ సో మచ్